ఆన్లైన్ షాపింగ్ గురించి చెప్పడం ఏముంది మనకి అన్ని మన కాళ్ళ దగ్గరికి తెచ్చిపెడుతుంది ఎందుకంటే మనం నచ్చిన వాటిని కొనుక్కోవచ్చు లేకపోతే ఒక్క ఆన్సర్ మీద జస్ట్ కొడితే వెంటనే వస్తాయి నెక్స్ట్ వచ్చి కొన్ని క్లాత్లు బాగుంటాయి కొన్ని క్లాత్లు బాగుండకపోవచ్చు పర్లేదు బాగా ఉంటాయి అలా అని అన్నీ చెడ్డవి ఏమి ఉండవు అలా అని అన్నీ మంచివి ఏమి ఉండవు కాకపోతే మనం బయటికి వెళ్ళి తెచ్చుకునేంత అవసరం ఉండదు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ప్రతిది మన కాళ్ళ దగ్గరికి వస్తుంది మనం బయటికు వెళ్ళి కొనుక్కోవాలి అంటే ట్యాక్సెస్ పడతాయి బట్ మనం బయటకి వెళ్లేంత ట్యాక్స్ పడకపోవచ్చు కాకపోతే కొన్ని డ్రెస్సులు బాగుంటాయి కొన్ని డ్రెస్సులు బాగోవు ఏదో మనం సెలెక్ట్ చేసుకోవడం బట్టి ఉంటుంది ఏదైన మనం చూడడం బట్టి ఉంటుంది సో పర్లేదు ఆన్లైన్ షాపింగ్ కూడా మంచిదని నా ఒపీనియన్ కాకపోతే కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అది ఒక ప్లాట్ఫామ్ మంచి ప్లాట్ఫామ్ని సృష్టించిందని చెప్పవచ్చు